అవును నన్నడుగుతే మాత్రం రసాయనాలు ఈ పురుగుల మందులు ఇప్పుడు మనం వాడే అన్ని ఖచ్చితంగా కొంచం ఈ పర్యావరణానికి హానికరం కలిగిస్తున్నాయి అదేవిధంగా ఈ నేలను కూడా అవి పాడేయడమైతే జరుగుతుంది ఎట్లా అంటే ఈ మనం ఎక్కువగా ఈ ఇప్పుడున్న మందులు రస రస రసాయనాయలు వాడడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు మాత్రం పంట దిగుబడి కొంచం పెరుగుతుంది అందులో ఎలాంటి సందేహమైతే లేదు కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ వాడే సరికి భూమి యొక్క సారం అనేది తగ్గిపోతుందన్నట్టు ఎలా అంటే ఇప్పుడు ఇందులో ఈ రసాయనాల్లో పురుగుల మందులు కొన్ని హానికరమైన కెమికల్స్ అయితే ఉండటమే జరుగుతుంది కదా సో వీటి వల్ల ఏమవుతుందంటే భూమి లోపల కెమికల్స్ కెమికల్ లెవెల్ అన్ని పెరిగిపోయి నెక్స్ట్ వచ్చే పంటకు ఏదైతే ఉందో ఆ కెమికల్స్ పంట యొక్క దిగుబడి మీద ఖచ్చితంగా అయితే అవి ఈ ప్రభావం చూపిస్తున్నాయన్నట్టు సో దీనివల్ల ఏందంటే నేల నేల అనేది ఖరాబ్ అయిపోతుంది ఈ ఎక్కువ ఎక్కువ ఈ రసాయనాలు ఈ పురుగుల మందులు అన్ని ఫ్యాక్టరీలో కెమికల్స్ వల్ల తయారు చేస్తారు కదా అవన్నీ పంటల మీద యూస్ చేయడం వల్ల ఈ పంటల మీద ఇట్లా ఆ ఆ నేల మీద మాత్రం సారం తగ్గిపోయి అందులో కెమికల్ లెవెల్స్ అయితే పెరుగుతున్నాయి సో మనం దీన్ని మనం అనుకుంటే మనం దీన్ని కొంచం తగ్గించి అరికట్టగలం ఎలా అంటే ఈ రసా ఈ ఎరువుల ప్లేస్లో రసాయనాలు రసా రసాయనాలతో తయారు చేసిన ఎరువుల కన్నా ఈ మన మన ఇంట్లో తయారు చేసుకునే ఈ న్యాచురల్ ఎరువులు యూస్ చేస్తే మంచిది అన్నట్టు ఆర్గానిక్ ఎరువులు అంటాం వీటిని ఎలా అంటే మన ఇంట్లోనే ఒక వర్మి కంపోస్ట్ తయారు చేసుకొని అందులో మన మన పశువులు పశువుల వ్యర్ధాలను గానీ మన వంటగది వ్యర్ధాలను గానీ మనం ఒక ఒక పిట్టు లాగా తయారు చేసుకొని ఒక వర్మి కంపోస్ట్ తయారు చేసేసి ఆ ఎరువును మనం పొలాలలో జల్లినట్టయితే ఏం జరుగుతుంది అంటే భూమి యొక్క సారం పెరుగుతుంది మన పంట దిగుబడి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అదేవిధంగా ఈ రసాయనాలు రసాయనాలు పురుగుల మందులు వాడకమనేది ఖచ్చితంగా తగ్గడం అయితే జరుగుతుంది